పశు పెంపకానికి సంబంధించిన కొన్ని సాధారణాలు అంటే మా ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉంది అది ఎట్లా అంటే దాన్ని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే అది మన ఇంటికి ఎలాంటి వాళ్ళు వస్తారు దొంగలు అయిన మనకు కావాల్సిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎటు నుండి వస్తున్నారు అని ప్రతి ఒకటి గమనిస్తు ఉంటుంది

దానికి ఎటువంటి అంటే దానికి ఏమైన బాగలేనప్పుడు వెటర్నరీ డాక్టర్ మా ఇంటికి దగ్గరలో ఉంది అక్క అక్కడికి వెంటనే తీసుకు వెళ్తే అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు దానికి కావాల్సిన ఇంజక్షన్ అయిన ట్యాబ్లెట్స్ వ్యాక్సిన్ ప్రతి ఒకటి వాళ్ళు ఇస్తు ఉంటారు మాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను అక్కడికి తీసుకొని వెళ్తాను అక్కడికి తీసుకొని వెళ్ళిన ఒక టూ మినిట్స్కి వాళ్ళు దానికి ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చింది అని చూసి మనకు దానికి ఏమేమి ఫుడ్ పెట్టాలి అని చెప్తారు దాన్ని బట్టి మనం దాన్ని బాగా చూసుకోవాలి వాళ్ళు చెప్పిన రూల్స్ పాటించాలి పాటించి బాగా చూసుకోవాలి యూట్యూబ్ ఛానల్లో చాలా చూస్తాను వాటికి ఎటువంటి ఫుడ్ పెడితే ఎనర్జీగా ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి అని ప్రతి ఛానల్ చూస్తు ఉంటాను మన తెలంగాణలో ఈ హైదరాబాద్లో అంటే వీటికి సంబంధించిన ఉంటాయి కదా అక్కడ వెళ్ళి కూడా తెలుసుకున్నాను వీటికి ఎన్ని మంత్స్కి ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి ఎన్ని ఇయర్స్ అయినాక ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి అని ప్రతి ఒకటి అది పుట్టినప్పటి నుండి పెరిగే అంత వరకు ప్రతి ఒకటి అక్కడ తెలుసుకొని ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏ టైమ్లో ఏమి ఫుడ్ పెట్టాలి ఏ టైమ్లో ఏమి చేయాలి ఏ టైమ్లో హాస్పిటల్ తీసుకు వెళ్ళా లి ఎలాంటి టైమ్లో వ్యాక్సిన్ చేయించాలి అని ప్రతి ఒకటి తెలుసుకున్న వా వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి తె మనకి పర్టికులర్గా కూర్చోబెట్టి ఎక్స్ప్లేన్ చేశారు అలా చేస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఫామ్ వాళ్ళు కదా వాళ్ళ దగ్గర రకరకాల పెంపుడు జంతువులైన ఎట్ల అంటే ప్రతి ఒకటి వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి నేను నా పప్పీని తీసుకొని నా పప్పీ గురించి వెళ్ళాను వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చింది వాళ్ళు చెప్పిన విధంగా ఇప్పటికి చూ పాటిస్తున్నాను అప్పటి నుండి ఎలాంటి అనారోగ్యం కానీ అంటే మళ్ళీ వెటర్నరీ హాస్పిటల్కి తీసుకుని పోయే అంత రాలేదు వాళ్ళు చెప్పిన ఫుడ్డు వాళ్ళు చెప్పిన ప్రోసెస్ అన్ని చేస్తుంటే చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి నాకు చాలా సంతోషంగా అనిపించింది